నమస్తే నమస్తే అమ్మా మరి మీ అబ్బాయి ఉన్నాడు కదా రాము మొన్న యూనిట్లు జ యూనిట్ టెస్ట్ జరిగింది ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఏ ఇంగ్లీష్ ఒకటి మాథ్స్ ఒకటి సరిగ్గా అసలు ప్రజెంట్ చెయ్యలేదు ఎగ్జామ్ ఏ ఇంటి దగ్గర ఏమైనా ఒక గంట అయినా పుస్తకం తీసి చదువుతున్నాడా వాడు అసలు అని స్కూల్కి కూడా రెగ్యులర్గా రావా రెగ్యులర్గా రావడం లేదు వాడు వాడు ఏంచేస్తున్నాడు అసలు ఇంటి దగ్గర రోజూ హోమ్వర్క్ ఇస్తున్నాము ఈ ఎగ్జామ్ గురించి వారం రోజుల నుంచి చదివిస్తున్నాము వాడు ఒక రోజు వస్తే ఒక రోజు రావడంలేదు స్కూల్లో మంచి మంచి భోజనం పెడుతున్నాము రోజుకొక భోజనం రోజు ఒక రకం ఈ రోజు వాళ్ళకి ఇవాళ పులిహోర నిమ్మకాయ పులిహోర పెట్టాము ఈ రోజు ఎగ్ చిక్కీ ఇన్ని ఇస్తున్నాము వాడు అలా మనిపించేస్తే ఎలాగా మీరు ఏ వాడు సరిగ్గా చదవకపోతే వాడి భవిష్యత్తు ఏమైపోతుంది మీరు ఏమి పట్టించుకోకపోతే ఎలాగా ఏ ఇంటి దగ్గర కనీసం వాడు కనీసం ఒక అరగంట అలా పుస్తకం తీసేటట్టు చూడండి మీ ఆవిడ ఏమి చేస్తుంది ఇంటి దగ్గర ఉంటుందా ఆవిడ మరి చెప్పండి ఆవిడ కన్నా చెప్పండి ఏ వాడు అలా గాడిదలాగా ఊరు మీద వదిలేశారు మా స్కూల్లో ఇంకొకడు ఉన్నాడు ప్రశాంత్ అని వాడు అలాగే ఉట్టి సుంఠ వాడు ఏ ఏంటి ఎందుకు అలాగా వదిలేస్తున్నారు పిల్లల్ని మీరు ఏ ఏం చేద్దాం అని ఇంకా మీకు లాగే ఇంకా కొబ్బరి వాడు అలాగా కొబ్బరిబొండాలు అమ్ముకోవడమేనా చెప్పండి ఇంకా వాడి జీవితం అలా పోవడమేనా మీరు శ్రద్ధ శ్రద్ధ తీసుకోండి కొంచెం శ్రద్ధ తీసుకోకుండా ఎలాగా మీరు రేపు పొద్దున్న మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఆవిడ ఆ పిల్లోడిని తీసుకుని రేపు పొద్దున నాదగ్గరికి రండి ఒకసారి నేను మాట్లాడతాను ఏ ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను వాడి నోట్స్ గట్రా ఏమి మేము ఏమిస్తున్నమో ఏంటో ఒకసారి చూపిస్తాము రండి మీరు మీ ఆవిడ కలిపి రండి రేపు రండి రేపు నేను ఇంకా కాస్త ఫ్రీగా ఉంటాను ఈ రోజు కొంచెం మాకు ఆన్లైన్ వర్క్ ఉంది స్కూల్లో ఆన్లైన్ వర్క్ కొంచెం ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నాము రేపు ఫ్రీగా వస్తే మీతో మాట్లాడుతాను నేను సరేనా రేపు రేపు రేపు మరి మర్చిపోకండి ఏ